సూరిబాబు గారా అండి సూరిబాబుగారేనా అండి ఇది సార్ అయితే నేనూ గోవా నుంచి అయితే ఆంద్రప్రదేశ్ వద్దామని అనుకుంటున్నాము అండి సో నేను రాజమండ్రిలో రాజమండ్రిలో దిగి నేను దిగాక మీ సర్వీస్కి కాల్ చేద్దామని అనుకుంటున్నాను అంటే నాకు బెస్ట్ సర్వీస్ ఏమి ఉన్నది అని అనుకుంటే మీ ఏజెన్సీ పేరు చెప్పారు నాకు సో ఓకే అండి సో ఏజెంటు సూరిబాబు గారు అని చెప్పేసి నాకు నంబర్ దొరికింది సో నేను మీ నెంబర్కి అయితే చేసాను అయితే సార్ నేను ఏంటి గోవా నుంచి ఇక్కడికి ఏంటి ఆంధ్రప్రదేశ్ వస్తున్నాను సో నాకు ట్రైన్ గోవా నుంచి డైరెక్ట్గా రాజమండ్రిలో అయితే దిగుతుంది సో మీరు నన్ను రాజమండ్రి వచ్చి మరి నన్ను పికప్ చేసుకుంటే నేను వన్ వీక్ అయితే ఇక్కడ ఉంటాను సో మీరు నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నీ ప్లేసెస్ని మీరు చూపిస్తే కాస్త నేను ఈ వెకేషన్ని అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను నే ఒక్కదాన్నే అండి అవునండి సో నేను ఒక్కదానినే వచ్చి వన్ వీక్ ఇక్కడే ఉంటాను అండి కొంచెం నాకు ఆంధ్రప్రదేశ్ తెలియదు సో ఒక మంచిగా సేఫ్ ప్లేస్ అండ్ అన్నీ దగ్గరగా ఉండే ఒక హోటల్ అయితే నాకు ఆరెంజ్ చేస్తే నేను స్టే చేయడానికి వన్ వీకు నేను రాజమండ్రిలోనే ఉంటానండి మీరు వచ్చి నన్ను రోజు అక్కడ పికప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తే నాకు లేదు నాకు అలాగ అవ్వదు అని అంటే డైలీ వేరే హోటల్లో మీరే ఎక్కడ ఇబ్బంది కలగకుండా హోటల్సు బుక్ చేస్తాను అని అంటే ఒకే అండి ఓకే అండి ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి అంటే ఇప్పుడు నేను ఈ వన్ వీకు కూడా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను కదండీ సో నాకు వన్ వీకు ఒక ఒక్క ట్రావెలరే ఉంటారా లేదు అంటే వేరేవేరేగా ఎవరైనా మారతారా అండి ఓకే అండి థ్యాంక్స్ ఓకే సార్ అయితే సార్ నేనూ నేను గోవా నుంచి ఇక్కడికి రాకముందే మీకు మా అడ్రస్ అన్నది పెడతానండి సో మీరు కాస్త మీ ప్రొఫైల్ నాకు షేర్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతూ ఉంటాను అండి ఇదే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్